తూర్పుగోదావరి జిల్లాలోని స్కూల్లలో బోధించే ప్రధాన సబ్జెక్టులు తెలుగు ఆంగ్లం హిందీ సంస్కృతం గణితం విజ్ఞానం సామాజిక శాస్త్రం చరిత్ర భౌగోళికం ఈ సబ్జెక్టులతో పాటు కొన్ని స్కూళ్ళు సబ్జెక్టులు కూడా బోధిస్తాయి కళ సంగీతం నృత్యం శారీరక శ్రమ కంప్యూటర్ సైన్స్ తూర్పుగోదావరి జిల్లాలోని స్కూల్లలో టీచర్లు సాధారణంగా బాగుంటారు వారు బాగా చదువుకున్న వారు మరి తమ విషయాలలో నైపుణ్యం కలిగి ఉంటారు అయితే కొన్ని స్కూళ్ళలో టీచర్లకు తగిన శిక్షణ లేదని లేదా వారి తమ విద్యార్థులకు తగినంత సమయం కేటాయించడం లేదని నివేదికలు ఉన్నాయి రెండు వేల ఇరవై మూడులో తూర్పుగోదావరి జిల్లాలోని స్కూళ్ళులో టీచర్ల కొరత ఉంది ఈ కొరత కారణంగా కొన్ని స్కూళ్ళలలో ఒకే టీచర్ ఒకే సమయంలో అనేక సబ్జెక్టులు బోధించాల్సి వస్తుంది ఇది టీచర్లు తమ విద్యార్థులకు సరైన శిక్షను అందించడం కష్టతరం చేస్తుంది తూర్పుగోదావరి జిల్లాలో స్కూళ్ళలోని టీచర్ల నాణ్యతను మెరుగుపరచడానికి ప్రభుత్వం క్రింది చర్యలు చేసేలాగా ఉంటాయి టీచర్లకు మరింత శిక్షణ మరియు అభివృద్ధిని అందించడం టీచర్లకు తగిన వేతనం మరియు ప్రయోజనాలు అందించడం టీచర్లకు తమ విద్యార్థులకు సమయం కేటాయించడానికి మరింత మద్దతును ఇవ్వండి ఈ చర్యలను తీసుకోవడం ద్వారా తూర్పుగోదావరి జిల్లాలోని విద్యార్థులు మంచి నాణ్యతతో విద్యను పొందగలరు